నేను ఆన్లైన్లో కొన్న వస్తువు కిచెన్ వేర్కు సంబంధిత స్టవ్ గ్యాస్ స్టవ్ కొన్నాను అది నేను అనుకున్న దాని కన్నా మంచిగా పని చేస్తుంది అది ఐఎస్ఐ మార్క్ కలిగి ఉన్నది నేను అది కొన్నందుకు ఎప్పుడు చింతించలేదు నేను కొన్న మొదటి వస్తువు అయినా మంచి వారంటీతో వచ్చింది నాకు పది సంవత్సరాలు వారంటీ కలిపిస్తుంది